మా ప్రాంతంలో ప్రారంభించగల కొత్త వ్యాపారం వచ్చేసి ఏంటి అంటే అండి ఈ ఎలక్ట్రిక్ సంబంధించిన ఈ ఈ ఈ ఫాన్స్ వ్యాపారం అయితే మనం అయితే ఇక్కడ జ ప్రారంభించగా ప్రారంభించ వచ్చు అండి అది ఏమవుతుంది అంటే ఇది కొంత మట్టి కంటే లాభాన్ని కూడా మిగులుస్తుంది అండి దీంతో పాటు ఇంకా ఒకటి వచ్చి ఏంటి అంటే బయో ఫార్మింగ్ ఫ్రూట్స్ అనే వీటిని కూడా ఏంటి అంటే ఈ వ్యాపారం కూడా మనం ప్రారంభించగలము అండి ఎందుకంటే ఈ బయో ఫార్మింగ్ ఫ్రూట్స్ అనేవి ఏంటి అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి సో దాంతోపాటు ఏంటి అంటే ఈ కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా వీటికి సంబంధిత స్టోర్లు ఏమి లేవేంటి అండి ఈ ఆర్గానిక్ ఫ్రూట్ని కూడా ఈ మనము దీన్ని వ్యాపారం చేస్తే మంచి లాభంలోకి అయితే ఇది మనలని తే ఒక భావ లాభం బాటలో అయితే దీన్ని నడిపిస్తుంది వాళ్ళ కస్టమర్లు కూడా ఎంత ఉత్సాహం చూపిస్తారు అండి ప్రాకృతిక సంబంధమైన ఏదైనా సరే వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ దాని పట్ల మక్కువచూపే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి